హలో ఎవరండి

అవునండి చెప్పండి మీ పేరండి చెప్పండి చెప్పండి మీకు ఎన్ని రోజులు ఖాళీ ఉందండి దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తానండి మీరు రెండు రోజులు ఒక ఆరు రోజులు పది రోజులు అలా ఐదు రోజులండి ఒక వారం తిప్పాలా అండి అలా అయితే మీరు మీ సొంత కార్ ఏనా అండి లేదంటే మేము ఏమన్నా తీసుకురామా ట్రావెల్ సొంత కారు సొంత కార్ ఏనా అండి అయితే ఫస్టు ఆ వైజాగ్ నుంచి మొదలు పెడితే ఇలా రావచ్చండి మెల్లగా కృష్ణ వరకు వెళ్ళొచ్చు వైజాగ్ వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉండి ఒక రోజేమో ఊటీ అదే ఒకరోజు అవి చూసి అరకు అవన్నీ చూసేసి తరువాత ఇలాగా వి విశాఖపట్నం వచ్చి అక్కడ ఆ బీచు సబ్మరైన్ పోర్టు ఇవన్నీ చూడచ్చు అండి అక్కడ మీరు అరకు లో ఒక రోజు పట్టేస్తుందండి అవన్నీ తిరిగి కొండలు అయన్ని చూసేసరికి తరువాత అక్కడ నుంచి మళ్ళీ బొర్రా కేవ్స్కి వెళ్ళి అవి అక్కడనుంచి మళ్ళీ లంబసింగి ఇవన్నీ తిరగడానికి మీకెలా లేదన్నా ఒకరోజు పట్టేస్తుందండి అక్కడే రోజు రోజున్నర పడుతుందండి ఫైవ్ డేస్లో అక్కడే మూడు రోజులు అక్కడ మూడు రోజులు ఉండి తరువాత అక్కడ నుంచి వైజాగ్ వైజాగ్లో బీచ్ చూస్తారండి అక్కడ అక్కడ వైజాగ్లో చూడాల్సినవన్నీ చూసేసిన తరువాత తరువాత మళ్ళీ ఇలా కాకినాడ ఇలాగా పశ్చిమ గోదావరి జిల్లాలు అలా రావా వస్తామండి ఇటు కాకినా కాకినాడ అదీ ట్రాన్స్పోర్ట్ మీదే కాబట్టి నాకు మాత్రం ఒక పదివేలు అవుతుందండి మిగిలింది ఫుడ్ ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలండి నా నాకు కూడా మీరే పెట్టుకోవాలండి అవునండి నాకు కూడా మీరే పెట్టుకోవాలి ఇంకా కాకినాడలో ఏమో బీచ్ చూస్తామండి బీచ్ను పోర్టు అక్కడ కూడా చూసి అక్కడ నుంచి మళ్ళీ ఇటు గోదావరి చివర వరకు పేరుపాలెమును అంతర్వేదికి ఎల్తమండి అంతర్వేదిలో అన్నా చెల్లల గట్టు అని ఒకటుంటాదండి గోదావరి సముద్రంలో కలిసే చోటు అక్కడికి తీసుకెళతాము అక్కడ చాలా బాగుంటుందండి వ్యూ తరువాత అటునుంచి మళ్ళీ ఇటు కృష్ణ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజు బ్రిడ్జు టూ వే బ్రిడ్జు ఉంటుంది కదండీ రైల్ రైల్ కం రోడ్డు అది అవన్నీ అక్కడ చూసి గోదావరిలో స్నానాలు చేస్తే చేసి అక్కడ నుంచి తరువాత బోట్ అక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి పాపికొండలు వెళ్ళడానికి అక్కడికి ఒక రోజు పడుతుందండి అక్కడికి మీకు మూడు రోజులు అవుతుంది ఇంకా రెండు రోజుల్లో ఏమో కృష్ణా వెళ్ళి అక్కడ అవన్నీ కృష్ణ దగ్గర ఉన్న కృష్ణా బ్యారేజు అవన్నీ చూసి ఇంకా మిగిలిన ఇంకొకరోజు ఎమన్నా మిగిలితే అవన్నీ చూసుకొని రావడానికి పడుతుందండి ఎప్పుడు వెళ్తారని అనుకుంటున్నారండి మీరు అయితే మీ ఫోన్ నెంబరు ఏది ఇదే కదండి సరేనండి అయితే ఇది నోట్ చేసుకుంటాను సరేనండి థ్యాంక్ యూ అండి సరేనండి